ఆ చెప్పండి మ్యాడం ఏంకావాలి ఆ తప్పకుండా అండి మీకు ఎలాంటి మొబైల్ కావాలంటే స్మార్ట్ ఫోన్లో చాలా రకాలు ఉన్నాయండి ఫోర్ జీ ఫైవ్ జీ లేకపోతే ఇంత రేట్లో అని కావాలని ఏమన్నా ఉందా అండి మీకు పదిహేనువేలని ఇరవైవేలని పదివేలని ఏమండి ఇవి చూడండి సామ్సంగ్ జె థర్టీ ఫైవ్ ఇదిగొండి నార్జో ట్వంటీ ఇదేమో నార్జో ట్వంటీ ఏ ఇవ్వన్నీ మీకు పదకొండు వేలు పడతాయి అండి మీకు వందరూపాయలు డిస్కౌంట్ ఆ థౌసాండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ పోగా మీకు వెయ్యిరూపాయలు పడుతుంది ఏ ఏమికావాలండి దీంట్లో మీకు ర్యామ్ ఉంటుంది ఒక దాంట్లో ఫోర్ జీబీ ఉంటుంది ఇంకో దాంట్లో సిక్స్ జీబీ ఉంటుంది ఆ స్టోరేజ్ వచ్చి సిక్స్టి ఫోర్ జీబీ ఉంటుంది కెమెరా కూడా బాగుంటుంది ఈ నార్జో అనే ఫోన్ సామ్సంగ్ తీసుకుంటాను అంటే సామ్సంగ్లో కొంచెం స్టోరేజ్ తక్కువ ఉంటుంది కెమెరా క్వాలిటీ బాగుంటుంది మీకు ఇవన్నీ మూడింటిలో ఇంకా ఇంకా ఏమన్నా చూపించమంటారా పోనీ వివో కానీ ఓప్పో కానీ రియల్మీ తీసుకుంటారా అంటే దీంట్లో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయండి అంటే మీకు నార్జో ట్వంటీ అన్నాను కదా అది కూడా సేమ్ అలాగే పడుతుంది కాకపోతే ఆ మంచి బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికలో ఉంటుంది ఇలాంటివి మీకు ఏది కావాలంటారు నార్జో ట్వంటీ ఏనా లేదా ట్వంటీఆ ఆ అంటే మీకు దగ్గర దగ్గరగా ఆ వాడుతు ఉంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు వస్తుందండి నారిజో ట్వంటీ అనేది ఫైవ్ థౌసండ్ ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఆ స్టోరేజ్ కూడా ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుందండి మీకు కామెరా కూడా మంచి క్వాలిటీ ఉంటుంది సిస్టీన్ ఎమ్పీ వరకు ఉంటుంది సరేనా ఆ మీకు మరి ఈఎమ్ఐ సదుపాయం కూడా ఉంటుందండి మీరు ఒకే ఒకేసారి కట్టుకోనక్కర్లేదు డబ్బులు ఉన్నా కట్టేసుకున్న పర్లేదండి మీకు ఎలా లేకపోతే ఫైనాన్స్ లాగా ఈఎమ్ఐ కూడా కట్టుకోవచ్చు నెలకి ఇంత అని కట్ అవుతుంది దానికోసం మీకు బజాజ్ కార్డు అనేది ఉండాలండి బజాజ్ కార్డు ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది ఒకవేళ లేకపోతే కనుక మేము మళ్ళీ అప్లై చేయిస్తామండి కాకపోతే మీకు లాస్ట్లో ఒక ఆ ఎనిమిది వందల నుంచి వేయి రూపాయల వరకు ఎక్స్ట్రా పడుతుందండి అంతే అదనంగా తీసుకుంటాము ఆ మంచిదండి అయితే ఒక ఐదువందలలోపు అయిపోతుందండి ఏదండి ఇప్పుడు నార్జో ట్వంటీ ఆ చేయమంటారా లేకపోతే నార్జో ట్వంటీ ఏ చెయ్యమంటారా ప్యాకు ఏది చేయమంటారు ఆ సరేనండి ఆ బజాజ్ కార్డ్ తీసుకుంటారు కదండి అయితే